చెప్పండి మ్యాడమ్ మా స్టేషనరీలో పెన్సిల్స్ ఎరేజర్స్ చాలా ఉన్నాయి మ్యామ్ మీకు ఏం కావాలో చెప్పండి ఏ ఏ అంటే మీరు బల్క్ బల్క్లో తీసుకున్నా మ్యాక్సిమమ్ తగ్గించరు మ్యామ్ ఎందుకంటే ఇది స్టేషనరీ కాబట్టి అంత ఛాన్స్ ఏముండదు బట్ మీకు సరే మ్యామ్ తర్వాత చూస్తా గానీ మీకు ఫస్ట్ ఏమేం కావాలో చెప్పండి లిస్ట్ చెప్పండి మీరు అంటే నోట్ బుక్స్ ప్లెయిన్లో కావాలా వైట్లో కావాలా ఎన్ని పేజెస్ కావాలి ఓకే మ్యామ్ ఎన్ని కావాలి హండ్రెడ్ కావాలి ఓకే ఇంకా ఉంటే చూడండి కనిపిస్తున్నాయిగా మీకు ఉన్నాయి ఫోర్ రూల్ బుక్స్ డబల్ రూల్డ్ బుక్స్ సింగిల్ ప్లెయిన్ అన్నీ ఉన్నాయి వన్ సైడ్ నోట్ బుక్స్ హండ్రెడ్ ఇంకా

హండ్రెడ్ హండ్రెడ్ ఇంకా ఇంకేమైనా కావాలా ఓకే మ్యామ్ ప్యాక్ చేస్తాను వెయిట్ చేయండి ఇంకా ఎరేజర్స్ షార్ప్నర్స్ బాక్సెస్ కలర్ పెన్సిల్స్

త్యాంక్ యూ మ్యామ్